ఆంధ్రప్రదేశ్లో సరికొత్త సినిమాలు చూపించే ప్రధాన సినిమా థియేటర్లు మరియు మల్టీప్లెక్స్లు కలిగి ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది సినిమా టికెట్లు ధరపై చానాలుగా నెలకొన్న ఇబ్బందులను తెర తెరదించింది రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ చేసింది అయితే టికెట్ల ధర కోసం మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయతీ గ్రామపంచాయతీలుగా విభజన ప్రభుత్వం నాన్ ఎసి ఎసి స్పెషల్ మల్టీప్లెక్స్లు వారిగా టికెట్లు ధరలను ఖరారు చేసింది అయితే ప్రతి థియేటర్లలో ప్రీమియం నాన్ ప్రీమియంగా టికెట్లు ధరలను విభజించింది ఈ చార్జీలలో జీఎస్టీ మినహాయించిన ప్రభుత్వం నిర్వహణ చార్జీలు ఆన్లైన్ బుకింగ్ చార్జీలను కలిపింది అయితే థియేటర్ల నిర్వహణ టికెట్ల ధరను గరిష్టంగా రెండు వందల యాబై రూపాయలకు మరియు కనిష్టంగా రెండు వందల రూపాయలు మరియు ఇరవై రూపాయలుగా నిర్ణయించబడింది మున్సిపాలిటీ కార్పొరేషన్లో నాన్ ఎసి థియేటర్లో నాన్ ప్రీమియం ప్రీమియం ధరలు నలభై నుంచి అరవై రూపాయలుగా ఉండగా ఏసీ థియేటర్లో డెబ్బై నుంచి వంద రూపాయలుగా స్పెషల్ థియేటర్లో వంద నుంచి నూట ఇరవై రూపాయలుగా మల్టీప్లెక్స్లో నూట యాభై నుంచి రెండు వందల యాభైలుగా నిర్ణయించబడింది శ్రీ సాయి రాజేశ్వరి మల్టీప్లెక్స్ మరియు రవి ప్రియ మాల్ మల్టీప్లెక్స్ అర్చన థియేటర్ వీటన్నిటిలో వంద నుంచి నూట ఇరవై దాకా వసూలు చేస్తున్నారు